నేను బాగా ఇష్టమై ఇష్టంగా వండేది వంటకం చికెన్ చికెన్ నేను ఈ మధ్యే నేర్చుకున్నాను చికెన్ అలా వండుతాను అంటే ఫస్ట్ చికెన్ తీసుకోని చికెన్లో ఒక బౌల్ తీసుకోని చికెన్ వేసి కారం వేసి సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ధనియాల పొడి వేసి ఆయిల్ మళ్ళీ చిన్న కలర్ యాడ్ చేస్తాను అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఫార్టీ మినిట్స్ పెట్టుకుంటాను మళ్ళీ తరువాత ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్చేసి ప్యాన్ పెట్టుకోని అందులో చికెన్ ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా వేసి ఆ తర్వాత ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చికెన్ వేసి కలిపి వాడు కొన్ని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసిన్ తర్వాత వాటర్ యాడ్ చేస్తాను అలా మరుగుతున్న టైమ్లో చికెన్ మసాలా అండ్ మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను వేసి మరిగిస్తాను అలా చికెన్ వండినప్పుడు ఆయిల్ ఎక్కువ అయిపోవడం వలన ఆయిల్ ఎక్కువ అయిపోవడం వల్ల మా మదర్ తిడతారని భయం వేసి ఆయిల్ని కొంచెం తీసేసి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మరిగించాను కొవ్వు ఎక్కువ అయిపోతుందని భయం వేసి మళ్ళీ అప్ ఎలా తెలివిగా వృధా అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా అలా ఆ పద్ధతి పాటించాను